నీకు ఏ ఆట అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అందులో నీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు ఎందుకు నాకు క్రికెట్ అంటే ఇష్టం అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు ధోని అంటే ఇష్టం అతను ఆడే ఆట అతను తీసుకెళ్లే గేమ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అతను చేసే బ్యాటింగ్ స్టైలు అతను స్కోర్ చేసే రన్స్ అతను కొట్టే షాట్స్ అందులోనూ హెలికాప్టర్ షాట్ అతను ఆడే పవర్ ప్యాకెడ్ షాట్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను అతని ఫ్యాన్నుని అతను ఆడే ఇండియా టీమ్కి ఆడిన తీసుక వచ్చిన మూడు కప్పులు చెన్నై కోసం ఆడి ఐపీఎల్లో తీసుక వచ్చిన ఐదు కప్పులు మన దేశాన్ని ఒక మంచి ప్లేయర్ గుర్తింపుగా ఉండేలా చేశాడు మన దేశ గర్వం ధోనిలో ఆడే ఆట మన అందరికి నచ్చుతుంది అతను ఒక ఫినిషెయర్గా ఒక కెప్టెన్ కూల్గా ఒక మంచి వికెట్ కీపర్గా ఒక మంచి క్రికెటర్ కాకుండా ఒక మంచి మనిషిగా అందరిని సహాయా పడుతూ అతని అతని కంటే ముందు టీమ్ని ఉంచి మన దేశాన్ని ఒక మంచి మనిషిగా కాకుండా ఒక మంచి క్రికెటర్గా కూడా గుర్తింపు పొందాడు ధోని చాలా బ్రాండ్ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండంగా కూడా అతను సంపాదించే పైసలు చాలా పిల్లలకు శిక్షణ కోసం పేదవారి కోసం వాళ్ళ నీడ్స్ కోసం అతని సంపాదనలో కొంతది ఇస్తారు అతనికి జంతువులు గుర్రాలు బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం అతను ఒక అంత మంచి స్టార్ అయినా కూడా ఒక మామూలు బ్రతుకుని బతకడం ప్రిఫర్ చేస్తాడు అతను ఒక మనిషి ఎలాగ ఉండాలో ఒక మంచి మనిషి ఒక మంచి ఫాదర్ ఎలా ఉండాలో అలా అన్నిటి లక్షణాలు ఉన్న వ్యక్తి ధోని క్రికెటింగ్ కెరియర్లో నాకు అతను ఆడిన ఒక మంచి మ్యాచ్ లాంటిది ఎందుకంటే నాకు అతని ప్రతి మ్యాచ్ అంటే ఇష్టం అతను బ్యాటింగ్ వస్తే స్టేడియంలో వినే సౌండ్ మనం ఊహించుకోలేము అదొక వేరే విధంగా ఉంటుంది ధోని అంటేనే మన భారతదేశంలో ఒక పిచ్చి అది ఒక ఎమోషన్ అతను వేసుకున్న జెర్సీ నంబర్ ఏడు అంటే అదొక అందరికీ ఒక ఎమోషన్